భారతీయ సమాజంలో ఉన్న దృక్పథం ప్రకారం భారతీయ సమాజంలో మతం ముఖ్యమైన ఒక పాత్ర పోషిస్తుంది మన సంస్కృతి సాంప్రాదాయాలను నైతిక విలువలను మొదలైన వాటిపై మతం గురించి గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది అవేంటంటే మతం యొక్క కొన్ని ముఖ్యమైన పాత్రలు ఫస్ట్గా ఆధ్యాత్మిక భారతీయులకు ఆధ్యాత్మిక చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మతం ద్వారా వ్యక్తులు దేవుని కన్నెట్ అవ్వడానికి జీవితంలో ఒక ఉద్దేశాన్ని కొనసాగించడానికి మానసిక ప్రశాంతతని పొందడానికి సహాయపడుతుంది రెండవది వచ్చేసి నైతికత మతం మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడానికి సరైన మార్గంలో జీవించడానికి మార్గ నిదర్శనం చేస్తుంది సామాజిక సమన్యాయం మతం ద్వారా వివిధ కులాలకు మతాలకు చెందిన వ్యక్తులు ఒక చోట చేరి సామాజిక సామాన్యం పెంపొందించడానికి అవకాశం కల్పిస్తుంది సాంస్కృతిక వారసత్వం మన సంస్కృతి సంప్రదాయాలు చాలా వరకు మతం నుండి పుట్టుకొచ్చే కద మన మతం ద్వారా ఈ వారసత్వాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తు తరాలు అందించడానికి సహాయపడుతుంది ఇతర మతాలతో నాకు నచ్చనది ఏంటంటే ఇష్టం సో నచ్చినవి సోదరభావం మానవత్వం దానధర్మాలు క్రైస్తవములో క్షమాగుణం ప్రేమ సేవ ఇంకా సిక్కుమతంలో ఏంటంటే ధైర్యం సేవ నిజాయితీ బౌద్ధ మతంలో శాంతి అహింస మద్యం మార్పం భిన్నిత్వంలో ఏకత్వాన్ని కొనసాగించడానికి పౌరులుగా జన్మం చేయాలంటే మాత సహనాన్ని పెంపొందించుకోవాలి ఇతర మతాల పట్ల గౌరవం చూపించాలి మతవివక్ష మతతత్వం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలి సామాజిక సామాన్యానికి కృషి చేయాలి దేశ సమగ్రతను భంగం కలిగించే కార్యక్రమాలకు పాల్పడకూడదు భారత దేశంలో ఒక బహుళ మతం ఇంకా సంస్కృతి దేశం మనందరం ఒకరినొకరం గౌరవించుకుంటూ సామరస్యంగా జీవించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిజం చేయగలము